గ్రామీణ ప్రాంతాలలో రైతు ఎదుర్కొనే సవాళ్ళు సమస్యలు ఏమిటి అంటే జెనెరల్ గా గ్రామీణ ప్రాంతాలలో అంటే మనకు ఏదైనా పంట వేసినాం అంటే టైంకి ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోసే పత్తి వేసినాం అనుకో పత్తి వేసిన తర్వాత కొన్ని రోజులు తర్వాత గడ్డి పెరుగుతుంది గడ్డి పెరిగిన తర్వాత గుంటు కూర్పుదాం అంటే గుంటుకురాదు గొర్రే వేద్దామంటే గొర్రు రాదు అంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునేకి ఎవరు అనువుగా ఉంటారంటే మాత్రం ఫస్ట్ ఎడ్లు ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు ఉన్నారో వాళ్ళు అందరు ఓకే వాళ్ళకు ఒక ఎడ్లనే ఆధారం ఉన్నది కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఈజీగా అయిపోద్ది కాకపోతే నార్మల్గా ఏంది అంటే ఇప్పుడు ఎద్దు లేని ఇండ్లకు ఏంటి అంటే గుంటుకు గాని అరక కానీ నాగలికి సంబంధించినవి కానీ వాళ్ళు కైకిలు పెంచుకోవాలి సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట అది అనుభవించిన్ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు మాకు కొంత భూమి ఉన్నది అందులో మేము పత్తి వేస్తాం ఈ పత్తి వేసినా కానీ మళ్ళీ ఇంకొకటి గడ్డి పెరిగిన తర్వాత గుంటికేసి ఆరకు వేస్తే అది పోయే గడ్డి కాదు మళ్ళా కలవనీకి కలవనీకి మనుషులను తీసుకురావాలి తీసుకు వచ్చి ఆ గడ్డంతా సాపు చేపియాలి సాపు చేపించి మళ్ళా కలుసుడు అంట గడ్డి పీకుడు అంట అది మామూలు టాస్క్ కాదు అసలు మామూలుగా ఉండదు ఇట్లా ఈ మామూలుగా ఉండ ఇప్పుడు ఇంకా అట్లా పంట పెరుగుతుందా అంటే అట్లా పెరగదు ఇప్పుడు ఏంటిది మందు కొట్టాలి మందు వేయాలి కలవాలే మళ్ళి అంతా అయిపోయిన తర్వాత పాయలు తొక్కాలే ఇప్పుడు చెట్టు లావుగా ఎత్తుగా పేరుకుంతు పోతు ఉంటే దానికి మగ్గు కొట్టాలి అది హైట్ పెరగకుండా ఇట్లా దాన్ని కంటికి రెప్పల చిన్న పాప లాగా చూసుకుంటే మాత్రమే అది ఒక లాగా పెరుగుతుంది లేదు మనం నార్మల్ గానే ఉండి అన్నీ తీరు ఉంటుంది అంటే మాత్రం అది పెరగదన్నట్టు దాన్ని మనం ఎంత మంచిగా చూసుకుంటే అదంత మంచి ఫలితాన్ని మనకి ఇస్తుంది సో మనం అట్లా మంచిగా చూసుకున్నప్పుడు మాత్రమే మనకి మనం కోరుకున్న ఫలితం అనేది వత్తది అందుకే గ్రామీణ ప్రాంతాలల్లో ఒక్కొక్కటి కాదు నీటి కొరత ఇప్పుడు వర్షాలు ఎక్కువైనా కానీ పంట పోతుంది తక్కువైనా కానీ పంట పోతుంది మనకు కావలసిన మోతాదులో కొట్టాలంటే కొట్టదు అదే డబ్బు ఉన్నోడైతే ఇప్పుడు వర్షాలు లేవు అంటే ఆ మోటర్ వేసుకోనైనా పంటకు నీళ్ళు అందించి దానికి విత్తనాలు చల్లి రెడీ చేస్తారు అది పైసలు లేని వాళ్ళ కథ అట్టుండదు వాళ్ళు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు నెర్రలు పారే నేలలలో పంట వేసుకోనీకి వాళ్ళు పడే కష్టం రక్తాన్ని చిందించి మరి ఆఖరికి సంవత్సరానికి ఒక ఎకరంలో వాళ్ళ ఆదాయం ముప్పై వేలకు ముప్పై వేలు అంటే ఒక జీతగాడు నెలకు సంపాదించేది రైతులు సంవత్సరానికి సంపాదిస్తారు అంటే వాళ్ళ సి సా స్థితి ఏందో మీరే తెలుసుకోండి